నేను చిన్నప్పుడు స్కూల్ కాలేజీలో డ్రాయింగ్ వేయడం నాకు చాలా ఇష్టం అలాగే నేర్చుకున్నాను తర్వాతదొచ్చేసేసి అదే డ్రాయింగ్ నేను ఇంటి దగ్గర కాని నాకు పెళ్ళైనా తర్వాత కాని డ్రాయింగ్లు నేను ఖాళీగా ఉన్నప్పుడు వేసుకుంటూ ఉంటాను అలాగే కళాకారులకు సహాయపడే మంచి కాలేజీలు అంటే ఆంధ్రా యూనివర్సిటీ కాలేజీ తర్వాతతొచ్చేసేసి గవర్నమెంట్ కాలేజీ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ అలాగే వచ్చేసేసి నాకు ఆర్ట్ కెరియర్ సంబంధించి నాకు ఏ లక్ష్యాలు లేవు అందుకే ఏదైనా సాధించాలన్న లక్ష్యం కూడా ఇప్పటికైతే నేను ఏమి అనుకోవట్లేదు నాకు డ్రాయింగ్ కాని కాలేజీల గురించి కాని అవగాహన ఉంది కాని నేను ఏవైనా లక్ష్యాలు సాధించాలని మటుకు ఇప్పటివరకు నేను ఎలాంటి అనుకోవట్లేదు ముందొచ్చే రోజుల్లో నేను ఆశపడతాననేవన్నా అనుకోవచ్చు